మా వంటింట్లో మరుగుదొడ్లలో ఎలుకలు బొద్దింకల బెడదను ఎలా తప్పించుకుంటామంటే ఫస్ట్ వంట గదిని శుభ్రంగా ఉంచుకోవాలి వంట గదిలో ఎంగిల్లో తినేసిన తరువాత మిగిలిపోయినవి అలాంటివి ఇంట్లో ఉంచకూడదు అవి ఉంచడం వల్ల ఎలుకలు బొద్దింకలు అవి వచ్చి వాటి ఆహారం కోసం వెతుక్కుంటూ వంటింట్లోకొస్తాయి అలా కాకుండా ఎప్పటికప్పుడు అన్నం మెతుకులు అవి వెస్ట్ అలాంటివి ఏమీ ఉంచకుండా శుభ్రంగా ఉంచుకుంటే గనుక కొంచెం ఎలుకలు అవి బొద్దింకలు అవి కొంచెం రాకుండా ఉంటాయి తరవాత ఎలుకలు మరియు బొద్దింకలు అవి ఎక్కువుగా ఉంటే గనుక హిట్ట్ తరువాత ఎలుకలు చంపేవి మందులు అవి ఉంటాయి కాబట్టి వాటిని తీసుకొచ్చి ఉంచడం వల్ల అవి తినడానికి వస్తాయి అవి తిన్న తరువాత అవి చచ్చిపోతాయి అదే విధంగా మరుగుదొడ్లలో వాటిలో అందులో కూడా హిట్ తరువాత ఎలుకలు చంపే మందు అలాంటివి వేసి ఎలుకలను చంపవచ్చు అదే విధంగా బాత్రూముని అదే మరుగుదొడ్లను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి తరువాత మరుగుదొడ్లలో నీళ్ళు వెళ్ళే రంద్రంలోనూ వాటిలో ఎలుకలు అవి ఉండడం వలన అని అని అనేది సహజం అవి ఏంచేయాలంటే ఆ రంద్రంలో నుంచి మరుగుదొడ్లలోనికి రాకుండా సెమెంటుతో రంద్రాన్ని పూడ్చడం ద్వారా గాని లేదంటే అక్కడ ఏదైనా అది బేసిన్ లాంటిది ఉంచడం ద్వారా మరుగుదొడ్లలో ఎలుకలు అనేవి రాకుండా ఉంటాయి తరువాత బొద్దింకలు అవి రాకుండా ఉండాలంటే స్ప్రే హిట్ స్ప్రే ఉంటుంది కదా దాన్ని దాన్ని తరచుగా యూస్ చేయడం ద్వారా బొద్దింకలు అవి తగ్గిపోతాయి ఈ విధంగా మా ఇంట్లో వంటింట్లో మరియు మరుగుదొడ్లలో బొద్దింకలు మరియు ఎలుకలు ఎలుకల బెడద నుండి తప్పించుకుంటాము